కోనసీమ జిల్లాలో కొన్ని ముఖ్యమైన స్థానిక పరిరక్షణ లేదా పర్యావరణ యత్నాలు ఉన్నాయి సామాజిక పర్యావరణ జిల్లాలో వివిధ సమాజాల మధ్య పర్యావరణ అవగాహనను పెంచటానికి అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రలాపాలు పర్యావరణం యొక్క ప్రధా ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించటం పర్యావరణ సమస్యల్ను పరీక్షిం పరిరక్షించటానికి కలిసి పనిచేయటం మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ప్రజలు ప్రోత్సహించటంపై దుష్టి పెడతాయి జనవ్యర్ధాలు ని నిర్వహణ జిల్లాలో ఘనవ్యర్ధాల నిర్వహణ మెరుగుపరచటానికి అనేక చర్యలు జరుగుతున్నాయి ఈ చర్యలు ఘనవ్యర్ధాలను పునర్వినియోగం పునరుత్పత్తి మరియు నిర్వహణ చేయటంపై దృష్టి పెడతాయి నీటి లభ్యత లేకపోవటం జిల్లాలోని లభ్యతా లేకపోవటం ఒక ప్రధాన సమస్య ఈ సమస్య పరిష్కరించటానికి అనేక చర్యలు జరుగుతున్నాయి ఈ చర్యలు నీటి ఆదా చేయటం నీటి వనరులు సంరక్షించటం మరియు నీటిని సమృద్ధవంతంగా ఉపయోగించటంపై దుష్టి పెడతాయి ఈ యత్నాలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాయి అయితే అవి కొన్ని విజయాలను కూడా సాధించాయి ఘనవ్యర్ధాల నిర్వహణను మెరుగుపరచటానికి జరుగుతున్న చర్యలు ఒక ఘనవ్యర్ధాలను తగ్గిచ్చటానికి మరియు మరింత సమర్ధవంతంగా నిర్వహించటానికి సహాయపడతాయి నీటి లభ్యతను మెరుగు పరచటానికి జరుగుతున్న చర్యలు నీటి ఆదా చేయటంలో మరియు నీటి వనరులను సంరక్షించటంలో సహాయపడతాయి